మాకు చికెన్ కావాలి అండి ఎంత కేజీ కేజీ ఎట్ కేజీ ఎట్లా డెబ్భై కేజీలేం కావాలి అండి సుమారు మాకు కాల్చిన చికెను కాల్చుతారు కదా మీరు అయితే స్కిన్లెస్ మాకు స్కిన్లెస్ ఒక థర్టీ కేజీ వేయండి బోన్లెస్ ఒక ట్వంటీ కేజీస్ మీరు అన్నీ ఈ విధంగా కోస్తారు కదా కాల్చిన చికెన్ కేజీ ఎట్లా బోన్లెస్ అది స్కిన్లో ఏం అయితే తగ్గి డిస్కౌంట్ ఏమైనా ఉండదా అండి చికెన్ అయితే నీట్గా కొడతారు కదా మీరు అయితే అదే అదే మేము టెస్టింగ్కి ఏమైనా రావచ్చా టెస్టింగ్కి ఏమైనా రావచ్చా మేము మేము ఇవ్వాళ ఈవినింగ్ వస్తాము మీ ఈవినింగ్ వస్తాము ఇవ్వాళ రేపు రేపు కావాలి మాకు అది అది చికెన్ అదే టెస్టింగ్ చేసి అక్కడే మనీ ఇచ్చేసి వస్తాను నేను మీరు ఒకవేళ ఆర్డర్ పెట్టాము కదా మేము ఆర్డర్ మీరు మీరు మీరు మీరు ఓకే ఓకే మీరు ఏమన్నా పంపిస్తరా లేకుంటే మేమే వచ్చి తీసుకెళ్ళాలా చికెన్స్ అన్నీ ఆర్డర్ ఉన్నది ఆర్డర్ పెట్టాము కదా మీరు వచ్చి ఇచ్చిపోవడం అదేమి ఉండదా అవునా అండి అయితే మాకు రేపైనా ఇస్తారా మరలా ఇంకో ఫంక్షన్ ఉంది ఓకే అండి మరి